నమస్తే అండి నా సహద్యోగలతో కలిసి నేను ఆనంద్ థియేటర్లో జరిగే జైభేరి నాటకోోత్సవాహనికి బుక్మైషో ద్వారా గ్రూప్ బుకింగ్ చెయ్యడం జరిగింది కానీ కొన్ని అత్యవసర పరిస్థితుల వల్ల మేము ఆ ప్రోగ్రామ్కి చేరుకోలేకపోతున్నాను కావున దయచేసి మా బుకింగ్ని రద్దు చేస్తారని ప్రార్థిస్తున్నాము మా బుకింగ్ ఐడి తొమ్మిది నాలుగు ఆరు ఐదు మూడు ఒకటి ఆరు ఏడు ఐదు ఆరు కావున ఈ బుకింగ్ను రద్దు చెయ్యగలరని ప్రార్థిస్తున్నాము ఈ బుకింగ్ రద్దు చేసి మాకు సహాయం చేస్తారని అర్థిస్తున్నాను